మీ రెస్టారెంట్లో ఎలాంటి థాలిన్ వెరైటీస్ ఉన్నాయండి మనం తినచ్చా నాన్ వెజ్లో ఏమొస్తాయండి ఏం వెరైటీలు వస్తాయి ఓకే కాస్ట్ ఎంత పడుతుంది

బిర్యానీ ఉంటుందండి

మేము ఇద్దరం రావాలి అనుకుంటున్నామండి ఓకేనండి సరే అండి థ్యాంక్ యూ